మేమిలా పదిమంది ఉన్నామండి ఒక టేబుల్ బుక్ చెయ్యాలండి మీ రుచి ఇక్కడ ఏంటండి ఫ్యామస్

ఇంకా అండి

ఇంకండి రైసు

ఎన్ని ఐటెమ్స్ ఉంటాయండి

ఎంతండి కాస్టు వీలైతే నూటెనభై రూపాయిలండి ఇక్కడ బాగా ఫ్యామస్ అండి బాగా ఫ్యామస్ అండి

వెజ్ బిరియానీ ఒకటివ్వండి ఫ్రైడ్ రైస్ ఒకటివ్వండి టమోటా రైస్ ఒకటి కనిమాయి సెవెన్ మీల్స్ ఇచ్చేయండి స్వీట్ ఉంటుందండి ఏం స్వీట్స్ ఉంటాయండి

ఇంకేం ఉంటాయండి సరే ఇవ్వండి ఫ్యామస్ ఇదేకదండి ఇక్కడ సరేనండి